ఆంధ్రప్రదేశ్ భౌగోళిత వరదలు కరువులు భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళికతో వరదలు కరువులు భూకంపాల మంచు తుఫాను తీవ్ర ఆంధ్రప్రాంత వరదలు మరియు చలి అలలు వంటి ప్రకృతి వైపరీత్యాలు అనేక ప్రమాదాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్రభావం వల్ల అనేక మానవజీవన జీవితాలకు హాని కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ సరదా అత్యంత సదతు చూస్తుంది మరియు సురక్షితంగా ఉండడం ప్రముఖం ఆంధ్రప్రదేశ్ భూ భౌగోళికత వరదలు కరువులు భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు అంతర్జాతీయ సారాంశాలు చూస్తే ఇవి ఆంధ్రప్రదేశ్లో సురక్షితంగా ఉండటంతో మరియు అన్ని విధానాలను తను ప్రయత్నిస్తుంది ఇవి లక్ష్యములు భూకంపాలు మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చలులు ప్రమాదాలను చూస్తుంది చలి అలలు అనేక ప్రకృతి ప్రమాదాల కారణంగా ఉంటాయి ఈ చలులు పిల్లలను ప్రాణాలను మనుషులను ప్రమాదంలో పెడుతుంది మంచు తుఫానులు చలి అలలు తీవ్రంగా విస్తరిస్తాయి ఈ తుఫానులు రైతులకు కృషి రావాలనో మరియు బాధించడంలో కలిగిపోతాయి తీర ప్రాంతంలో వరదలు మరియు అలలు కూడా ప్రమాదంలో పెడతాయి ఈ వరదలు అనేక ఊరులను పెడతాయి మనుషులను కలిగిపోతాయి మరియు ఆహారసారంలో కలిగి ఉంటాయి